భారతీయ ఉద్యోగం మార్కెట్ ఎలా ఉందంటే ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు లేకపోతే సవాళ్లు మనం పొందే అవకాశాలు ఏంటంటే ముఖ్యంగా నేటి భారతీయ మార్కెట్ ఉద్యోగ సంస్థలలో బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాల కన్నా డబ్బులు ఇచ్చే వాళ్లకే ఉద్యోగాలు ఎక్కువ అయిపోయినాయి డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు చదువుకుని కూడా ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళు తక్కువైపోయారు ఇలాగా మార్కెట్లో ఉద్యోగం అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది ఇలా సాగుతున్న సమయంలో ఒకరి కంటే ఒకరు ప్రకటనలు చేసుకొని పబ్లిసిటీ ఇచ్చి ఉద్యోగాలు ఆఫర్స్ ఇచ్చి కూడా ఎక్కువ అయిపోయినాయి ఇలా ఆఫర్స్ ముందుకు కొనసాగుతూ ఉన్నాయి ఇలా ఎన్నో సమస్యలు ఉద్యోగ రంగాలు ఎదుర్కొంటున్నాయి అంతేకాకుండా ఆ ఉద్యోగాలలో మనం పెట్టే పెట్టుబడికి వచ్చే లాభాలను బట్టి మన టాక్స్ పే చేయవలసి వస్తుంది ఒక టాక్స్ ఏ కాదు ఇప్పుడు జిఎస్టి ఎక్కువ అయిపోయింది ఈ జిఎస్టి ప్రతి దాని మీద జిఎస్టి ఒక పెన్నం మల్లన్న పెన్సిల్ కొనాలన్న ప్రతిదానికి కొనేవాడికి అమ్మేవాడికి తీసుకుని వాడికి ప్రతి వాడికి కూడా జిఎస్టి ఇదొక సమస్యగా మారిపోయింది ఇది ఒక సవాలుగా మారిపోయింది అంతేకాకుండా మంచి అవకాశాలు ఏంటంటే మనం పెట్టే పెట్టుబడికి ఆ చేసే పనులను బట్టి వచ్చే లాభాలు ఆ లాభాల్లోంచి మనం ఇంకా పెట్టుబడి పెట్టి ఇంకా లాభాలు సంపాదించుకోవడం ఇంకా ముందుకు కొనసాగడానికి ఏఏ పబ్లిసిటీస్ ఎలా చేయాలి ఎవర్ని ఎవర్ని ఎన్నుకొని మంచి మంచి ఆ ఉద్యోగాలు లేకపోతే ఆ హోదా ఇచ్చి వాళ్ళని నిలబెట్టాలి ఇలాగా ఉద్యోగ రంగంలో ఎప్పుడు కూడా ఒక పోటీని ఎదురుకుంటూ అంతేకాకుండా ఒక సవాల్ని ఎదురుకుంటూ మంచి ఉద్యోగస్తులు పొందుకొంటూ ముందుకు కొనసాగుతుంది నేటి మన భారతీయ ఉద్యోగ మార్కెట్